లక్ష్మి స్వీట్ మార్టా అండి ఒక టూ త్రీ డేస్లో క్రిస్మస్ ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్కి స్వీట్స్ కావాలి నాకొక త్రీ హండ్రెడ్ జిలేబి ఒక ఫైవ్ హండ్రెడ్ లడ్డు ఒక ఫోర్ ఫిఫ్టీ కేక్స్ కావాలి డెసట్స్ ఒక టూ హండ్రెడ్ పీసెస్సు కప్ కేక్స్ ఒక వన్ ఫిఫ్టీ పీసెస్ కావాలండి ఇంకా బాదుషా ఒక హండ్రెడ్ పీసెస్ కావాలండి మా అడ్రస్సు నెల్లూర్ డిస్టిక్ట్ గాంధీ స్ట్రీట్ సెవెన్ బార్ టూ త్రీ నైన్ ఈ అడ్రస్కి మాకు ఈ స్వీట్స్ అన్నీ ఆర్డర్ కావాలండి నాకొక త్రీ ఫోర్ డేస్లో ఆర్డర్ కావాలండి మీరు పేమెంట్ బిల్ ఎంత అయ్యిందో చెప్తారా అండి ఆ పేమెంట్ ఎలా పే చెయ్యాలి యూపీఐ ఐడి ఏదైనా చెప్తారా ఓకే అండి మీ షాప్లో ఇంకా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అండి డెసట్స్ ఏమైనా ఉన్నాయా అండి డెసట్స్ కూడా ఒక ఫిఫ్టీ పీసెస్ ఇవ్వండి ఓకే అండి నేను బిల్ పేమెంట్ చేస్తాను మీకు

ఓకే అండి